నాకు ఇష్టమైన టెంపుల్స్ అంటే తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం ప్రస్తుతం తిరుపతి అంటే చిన్నప్పటి నుండి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దాన్ని వెంకటేశ్వరస్వామి కలియుగ దైవం తిరుపతికి చాలా ప్రాధాన్యత ఉంది తిరుపతికి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ వచ్చింది అంటే తిరుపతి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళం సో ఒక నాలుగు ఐదు రోజులు అలా స్పెండ్ చేసి తిరుపతిలో ఇంక చిన్న చితుక గుళ్ళు ఏమైనా ఉంటే వాటిని అన్నింటిని దర్శించుకునేదాన్ని సో తిరిగి తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి కాణిపాకానికి కూడా వెళ్ళేదాన్ని కాణిపాకం కూడా చాలా బాగా ఇష్టంగా ఇంకా కాణిపాకంలో ఉన్న ఇతరత్ర దేవుళ్ళు అయిన పార్వతి పరమేశ్వరుడు అయిన లక్ష్మి దేవత అయిన చాలా ఇష్టం ఇంకా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో ఏమైనా దోష పరిహార పూజలు అంటే శ్రీకాళహస్తిలో కూడా జరిపించుకునే దాన్ని శ్రీకాళహస్తికి ప్రత్యేకత ఉంది శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎక్కువ ప్రాధాన్యత అక్కడ శివలింగాన్ని దర్శించుకునే వాళ్ళం తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇంకా శ్రీశైలం శ్రీశైలంలోని కాపిలధార ఆ టెంపుల్స్ అయిన శ్రీశైలం బాగా ఇష్టం ఎప్పుడు వెళ్ళిన ఒక పది పదిహేను రోజుల ట్రిప్ వేసుకుని మరి అన్నీ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వాళ్ళం నాకు చా టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు ఏంటంటే ఈ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ప్రశాంతత అనిపిస్తుంది నాకు ఈ టెంపుల్స్కి మా ఫ్యామిలీతో మా ఫ్రెండ్స్తో కాకుండా ఎక్కువ మా ఫ్యామిలీతో వెళ్తాను సో అంతగా ఇష్టం నాకు ఈ టెంపుల్స్కి వెళ్ళడం అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది ఆ ఒక్కొక్క ప్రాధాన్యత ఆ ఒక్కొక్క దైవానికి ఉంటుంది పురాతనమైన టెంపుళ్ళు వాటికి ఉన్న చరిత్రలు చదవడం వాటి గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు